నేను మొదటగా వైర్లెస్ హెడ్సెట్ని కొనుక్కోదల్చుకున్నాను అయితే ఈ వైర్లెస్ హెడ్సెట్ నాకు అది పెద్దగా అనుభవం లేకుండా ఉండేది అయితే మా స్నేహితుడు ఒకతను వైర్లెస్ హెడ్సెట్ ఇది వరకు కొన్నాడు తాను నాకు సజెషన్ ఏమిచ్చాడు అంటే తాను అమెజాన్లో వైర్లెస్ ప్రాడక్టు కొనుక్కున్నాను అని తను చెప్పాడు తను చెప్పినప్పుడు నేను దానిని పరీక్షించి చూసాను ఆ వైర్లెస్ హెడ్సెట్ ఎలా ఉందని అది చూసి పరీక్షించగా ఆ వైర్లెస్ హెడ్సెట్ చాలా బాగుంది నేను కూడా అమెజాన్లో ఆ యొక్క ప్రాడక్ట్ని కొనదల్చుకున్నాను కావున నా స్నేహితుడుని ఆ వైర్లెస్ హెడ్సెట్ గురించి దాని వివరాలు తెలుసుకున్నాను ఎలా ఆర్డర్ చేయడం ఎలా వాడడం అనేది నా స్నేహితుడు నాకు తరచుగా వివరించాడు ఇది అమెజాన్లో తగుదలకు చూపెట్టింది మరియు బయట ధర ద అమెజాన్ ప్రోడక్ట్ ధర దానికి దీనికి పోల్చుకొని చూసుకుంటే అమెజాన్లో తక్కువ ధరకు చూపిస్తుంది మరియు ఆ యొక్క వైర్లెస్ ప్రోడక్ట్ మంచి మంచి రీతిలో మంచి క్వాలిటీతో ఉంది రెండు విధాలుగా చూసుకున్నట్టయితే ఆమెజాన్ ప్రాడక్ట్లో ఉంది దీనిలో ఉంది బయట మార్కెట్లో ఉన్నది అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కానీ అమెజాన్లో మాత్రం మనకు తక్కువ ధరకే వస్తుంది నేను కూడా మా స్నేహితుడు చూసిన దాని ప్రకారం అమెజాన్లో నేను కూడా ఆర్డర్ చేశాను అమెజాన్ నుండి వచ్చాక మనం ఆర్డర్ చేసుకునే సమయంలో ప్రాడక్ట్ని ఎలాగైతే చూస్తామో అలాగే దాని రంగు క్వాలిటీ అన్నీ చాలా బాగా ఉన్నాయి అమెజాన్ నుండి వచ్చిన ఆ వైర్లెస్ హెడ్సెట్ ధర కూడా చాలా తక్కువగానే ఉంది కావున మనం కొన్ని వాటిని నమ్మొచ్చు ఆ వైర్లెస్ హెడ్సెట్ ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ దగ్గరలో దగ్గర మార్కెట్లో కొనుక్కున్నది దానికి దీనికి తగు చూసుకున్నట్లయితే అది బాగా పని చేస్తుంది దానికి వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంది అలాగే ఆమెజాన్ ప్రాడక్ట్ని వాళ్ళని నమ్మొచ్చు అని ఈ ప్రోడక్ట్ తీసుకున్న ద్వారా నాకు అర్థమైపోయింది ఈ ప్రోడక్ట్ వచ్చాక నేను మొదటగా భయపడ్డాను ఎందుకంటే నా డబ్బులు ఎక్కడ వృధా అయిపోతాయో ఈ ప్రోడక్ట్ వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి నేను భయపడ్డాను కానీ ఈ ఒక ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది చాలా బాగుంది చాలా పనిచేసింది అమెజాన్ వాళ్లు చాలా బాగా ఇచ్చారు ఈ ప్రోడక్ట్కు నేను ఐదుకు ఐదు మార్కులు ఇస్తాను